మేము ఆన్లైన్లో షూ బుక్ చేసాము మా పిల్లల కోసం మేము ఒక నెంబర్ బుక్ చేస్తే ఏవో నెంబర్ వచ్చాయి అవి మాకు సెట్ కావటం లేదు సెట్ కాకపోతే మాకు ఆన్లైన్లో తెచ్చిన అబ్బాయిని మళ్ళీ రిటన్ ఫోన్ చేసి మేము ఏ సైజ్ బుక్ చేస్తే ఏ సైజ్ తీసుకొచ్చారు మాకు ఇది అవసరం లేదు ఇవి తీసుకు వెళ్ళమని మేము వాళ్ళతో మాట్లాడి వెనకకి రిటర్న్ పంపించాము